హలో చెప్పండి నమస్తే మేడం నమస్తే మేడం మేడం వాడికి ఫీవర్గా ఉంది మేడం అందుకని రాలేదు వాడికి ఏమో సడన్గా కోల్డ్ అయ్యింది నైటు ఫ్రిడ్జ్లో వాటర్ తాగాడు లెమన్ జ్యూస్ కలిపి పెట్టుంటే ఎందుకోవాడు తెలియకుండా తాగేసాడు మేడం నీళ్ళల్లో ఎక్కువ ఇష్టం మేడం వాడికి మేడం కోల్డ్ ఎక్కువగా ఉంది మేడం వాడికి త కోల్డ్ తగ్గాలంటే మాక్సిమమ్ త్రీ డేస్ అయినా పడుతుంది మీరు ఈ నంబర్కి వాట్సాప్ చెయ్యండి మేడం ఉన్నాం మేడం మేడం ఈ రోజు వాడికి ఎక్కువ ఫీవర్ ఉంది కాబట్టి ఈ రోజు కాదు రేపు పంపించండి రేపు మీరు సెండ్ చేసినారంటే హోమ్వర్క్ అంతా కంప్లీట్ చేసి పంపిస్తాను ఇంక త్రీ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ పడుతుంది అనుకుంటా సరే మేడం మీరు అట్లా మళ్ళీ అటెండెన్స్ షార్టేజ్ అయితే సరే మేడం అట్లయితే ఓకే థ్యాంక్ యు మేడం ఓకే మేడం